హలో చెప్పండి ఇక్కడ ఆటో చెప్పండి ఆటో మాది ఆటో ఉంది చెప్పండి హలో హలో చెప్పండి హలో చెప్పండి ఓకేనండి ఫ్యామిలీ అందరు టూర్ ఎళ్ళ పెద్ద ఆటో అండి మనది ఎంత ఎంతమందండి ఫ్యామిలీ మెంబ ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి ఐదుగురొస్తారా అండి అదే టూర్ ఎక్కడికండి హలో రా ఎక్కడికి రామాపురం తీసుకెళ్ళాలండి నేను అంతకు ముందు కూడా చాలా మందిని రామాపురం తీసుకెళ్ళి ఉన్నానండి తెలుసండి నాకు అక్కడ రిసార్ట్స్ కూడా తెలుసు మీకు కావాలంటే రూమ్ కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే మాట్లాడదాము నాకు తెలిసినోళ్ళు ఉన్నారండి మొత్తం ఎంతమందో చెప్తే ఎప్ ఎప్పుడో చెప్తే నేను వస్తాను మీరు అడ్రస్ చెప్తే అడ్రస్ దగ్గరికొచ్చి మిమ్మల్ని తీసుకుని నేను వెళ్తానండి టూ డేస్ అండి ఓకే అండి టూ డేస్ అంటే ఈవేళ శనివారం సోమవారం టూ డేస్ అయితే ఓకే అండి ఖాళీగానే ఉంటాను మీరు ఫ్యామిలీ అండి ఎంతిస్తారండి అంటే మామూలుగా రెగ్యూలర్ కిరాయే మీ అడ్రస్ ఎక్కడండి మీ అడ్రస్ ఎక్కడండి మీది విజిలీ పేటండీ ఓకే ఓకే అండి నాది దగ్గిరేనండి పక్కనే జాంపేట ఎన్నింటికండి ఎన్నింటికి రావాలండి మార్నింగ్ టెన్ థర్టీకల్లా రావాలండి మార్నింగ్ టెన్ థర్టీకల్లా రావాలండి ఓన్లీ డ్రాపింగా మళ్ళీ ఓన్లీ డ్రాపింగా మళ్ళీ పికప్ కూడా ఉందండి మళ్ళీ మళ్ళీ మమ్మల్ని తీసుకునిరావాలా అక్కడ నుంచి పికప్ కూగూడానండి సరే మొత్తం ఒక థౌజండ్ రూపీస్ అవుతుందండి మొత్తానికి ఉదయం ప్రొద్దున టెన్ థర్టీ నుంచి సాయంత్రం వరకు ఉంటాము థౌజండ్ రూపీస్ అవుతుందండి సరే రండి ఫోన్ చెయ్యండి